హలో హలో బట్టలు అయినాయా అండి ఊరు వెళ్ళానండి లేను

రేపు వస్తామండి బిల్ ఎంత అయిందండి వర్క్ బ్లౌస్ ఆవి అన్నీ లాంగ్ ఫ్రాక్లు అవి కుడతారా సరేనండి రేపు వస్తామండీ నాలుగు రోజులు ఆగి తీసుకెళ్ బ్లౌజులు ఇంకా నాలుగు ఉన్నాయండి కుడతారా

సరేనండి లాంగ్ ఫ్రాక్లు అవి తెచ్చుకుంటాము

చీరలు కూడా ఒక ఐదు ఉన్నాయండి జిగిజాగ్ అవి చెయ్యాలి ఫాల్సు బ్లౌజులుకి వర్క్ చెయ్యాలండి తెచ్చాక మీకు చెప్తానండి